బోడో బెంగాలీ వంటి ప్రాంతంలో వేరే వేరే భాషకు తెలుగు భాషకు ఉండే సందర్భం ఏంటి అంటే అండి ఈ రెండు భాషలు కూడా మాట్లాడేవారు దగ్గర దగ్గరికి వాళ్ళు కూడా వాళ్ళ భాష వాళ్ళ పద్ధతి కూడా చూసుకున్నట్లు అయితే మనం ఆ రెండూ తెలుగు భాషకు దగ్గరగానే ఉంటాయి అండి వాళ్ళు వాడే కొన్ని పదాలు కూడా ఎటువంటివి అంటే కొన్ని కొన్ని పదాలు అవి తెలుగులో ఉండే తెలుగుకి సంబంధించిన దానిలాగే ఉంటాయి వారు ఈ రెండు భాషలు మా ప్రాంతంలో అయితే ప్ర ఇంతకముందు ఉండేవారు ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఈ బెంగాలీ వారు అనేవాళ్ళు ఉండేవారు వాళ్ళ భాష దగ్గర దగ్గరకి అర్ధం అయ్యేది కాదు కానీ వాళ్ళ భాష అనేది ఏంటి అంటే తెలుగు భాషకి దగ్గరగానే ఉండేది కొన్ని కొన్ని పదాలు నీరు ఇలాంటివి అన్నీ వాళ్ళు తెలుగు భాష ఇలా చూసుకుంటే మొత్తం మీద మొత్తం ఈ తెలుగు భాష మీదే ఇవన్నీ వ విభజించబడ్డాయి అనుకుంటున్నాను ఎందుకు అంటే మనం లేకపోతే గుణింతాలు కానీ లేకపోతే ఈ అచ్చులు హల్లులు సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఒకేలా ఉంటాయి అండి వీటిలిని ఆధారం చేసుకునే మొత్తం అన్ని భాషలు కూడా విభజించబడ్డాయి సో రెండీటికి ఉన్న ఈ రెండీటికి ఈ రెండు భాషలకి ఈ బోడో బెంగాలీ అను రెండు భాషలకు ఇలాంటి చిన్న అంటే ఒక మనం ఒక పునాది దగ్గర నుంచి చూసుకుంటే రెండీటికి దగ్గర సంబంధం ఉన్నట్టు మనం గుర్తించగలుగుతున్నాము అండి